పూలు వచ్చినాయా వస్తున్నా జాజిమల్లె పూలు ఉన్నాయా పూలు ఉన్నాయా మరి మరి తాజా పూలా అమ్మ రే రేటు ఎంత ఉన్నాయి ఇవి ట్టున్నయీ కేజీ థర్టీ నూట యాభై రూపాయలకి కేజి అయ్యో బాగా రేటు వచ్చింది నూట యాభై నూట ముప్పై అంటే ఆ పూలకి అంత రేట్ పెట్టరు వంద రూపాయాలకు కేజీ ఇయ్యి ఏయ్ వందరూపాయలకి కిలో ఇస్తే ఇవ్వు లేకుంటే లేదు ఇంక వేరే పూలు ఇవ్వు చామంతి పూలు ఇవ్వు అవి ఎట్లా నూట ముప్పై ఏయ్ వంద రూపాయలు అంటారు ఎనభై తొంభై అంటారు వంద అంటారు అంతకు వేయి ఆ రేటుకి అంత ఉండదు చామంతి పూలురేట్ అంటున్నది వందా వందకు అది రాదు నూట ఇరవైకా ఏయ్ నువ్వు వందకు ఇవ్వు వంద అయితే తీసుకుంటాను వంద రూపాయలు అయితే తీసుకుంటాను ఇంకా ఇంకా వేరే పూలు ఉన్నాయా సంపంగి పూలు సంపంగి పూలు తీసుకుంటాను సరే తీసుకుంటాను సంపంగి పూలు గులాబీ పూలు ఉన్న తీసుకుంటాను జాజి పూలు ఉంటే తీసుకుంటాను జాస్మిన్ పూలు ఉన్నాయా ఒక కేజీ తీసుకురా నూట ఇరవై సరే వంద రూపాయలకి ఇవ్వు తీసుకుంటాను

అన్ని అన్నీ ఉన్నాయా అన్నీ అన్నీ పూలు చామంతా అది కూడా ఇవి గులాబీ పూలు నూట ముప్పై ఏయ్ నూట ముప్పై లేదు వంద రూపాయలకు తొంభై రూపాయలకు నూట ఇరవైయా తొంభై రూపాయాలకు అయితే ఇస్తే తీసుకుంటాను ఇవ్వకుంటే నీ ఓర పెట్టుకో నాకు ఏమి వద్దు నాకు వేరే కాడ తెచ్చుకుంటాం వేరే కాడ తీసుకుంటే తక్కువ రేట్ వస్తుంది వేరే కాడ నీ దగ్గరే ఉన్నయా పూలు ఇక ఎక్కడ లెవా అమ్మ మాకు ఏయ్ ఆ పూలు వద్దు ఈ పూలు వద్దు వేరే కాడ తీసుకొచ్చుకుంటాం మేము మంచి పూలు తీసుకొచ్చుకుంటాం మల్లె సెంటు మల్లె ఉన్నాయి పో మంచి వాసన వస్తాయి ఇస్తావా ఎంతకు తొంభై ఇస్తావా వందకు కాదు కానీ తొంభైకి ఇవ్వు లేదు వంద కాదు వంద రూపాయలు పెట్టరు ఆ పూలకు వంద రూపాయలుపెట్టరు తొంభై రూపాయలకు అయితే ఇవ్వు అందరు తీసుకుంటారు అప్పుడు మా దగ్గర ఉన్న వాళ్ళు అందరు తీసుకుంటారు తీసుకు వస్తే తీసుకుంటారు తాజా ఉండాలి పూలు తాజాగా ఉంటే తీసుకుంటాం లేకుంటే తీసుకోము అమ్మ సరే